నేను సొంతంగా ఒకసారి మా ఇంటి దగ్గరనే కాకరకాయ ఇంకా బెండకాయ ఇంకా చాలా ఇంకా చాలా చాలా కూరగాయలు పంటినిండను ఒకసారి ప్రయత్ననించాను అది చాలా కొత్తగా కనిపించిందన్నమాట లైక్ ఇంత ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కానీ ఒకసారి చూసి చేద్దామని ఇంకా చేసినా కానీ నేను ఒక మొదట అయితే కాకరకాయ తుంజ కాకరకాయతోనే మొ మొ మొదటి చేసినా ఇంకా ఇంకా వంకాయ ఇంకా బెండకాయ ఇంకా చాలా ఇంకా చాలా చాలా నేను ఏదైతే నాకు ఇష్టమైన ఇష్టమైన కూరగాయలున్నాయో అదంతా నేను పెట్టాను నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే

దాని అనుభవం నాకు కూడా ఒకసారి తెలిసి ఉండాలని నేను ఫస్ట్ నే నేర్చుకున్నాను నాకు అందరి చె అందరూ చెప్పా చెప్పారు నేను కాకరకాయ వంకాయ బెండకాయ ఇదంతా పెట్టాను స్టార్టింగ్ మొదటిలో అయితే మొదట్లో నాకు ఏం అనిపియ్యలేదు కానీ చేస్తూ చేస్తూ ఒకరో ఒకరోజు అన్న ఒకరోజు కొంచెం ట కొంచెం సమయం తీసుకుంది కానీ

దానికి ప్రొటెక్షన్ దానికి రక్ష చేస్తుండే సో నాకు చాలా ట చాలా సమయం పడ్డది దాన్ని చేయనీకే కానీ నాకు చాలా అంటే చాలా అనుభవం చేసాను ఆనంది ఆనందీసుకున్నాను ఇంకా చాలా మంచిగా కూడా అనిపించింది కొంచెం కష్టంగా అని కష్టంగున్నా కానీ దాని ఫలితం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఇంతకుముందు నాకు ఎప్పుడూ అనిపియ్యలేదు ఎందుకంటే ఎప్పుడూ నేను సొంతంగా నేనే కష్ట పడుకుని అది నేనే చేసికు చేసుకున్నాను

మళ్ళీ దానితోపాటు ఇంకా కూరగాయ ఇంకా కూరగాయలు కూడా చెయ్యనుది చేసా చేసాను కాకరకాయ బెండకాయ కాకుండా టమాటాలు వేయడం చేసినా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చాలా చేసినా ఏదైతే నా ఇంటి దగ్గర ఎంతైతే కొ కొంచమే జాగా ఉందన్నమాట అందుకే నేను కూడా ఎక్కువ కూరగాయలు ఏమీ వేయలేదు కొంచెం కొంచెం వేసినా కొంచెం కొంచెం తీసుకుని నేను దానితోనే చాలా ఆనందించాననమాట

ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఆ పని నేను కొంచెం కష్టాలయితే ఉంది కానీ ఒక్కసారి మనకు అది వచ్చేసింది నేర్చుకోవాలంటే నాకు చాలా మంచిగా అనిపించింది నేను మళ్ళీ ఒకసారి ఇవి కొన్ని కూరగాయలు కాకుండా కొంచెం కొంచెం పెద్ద పెద్ద కూరగాయలు ఉంటాయి అవన్నీ చెయ్యనీకి ట్రై చెయ్య నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీకు నచ్చినట్టు ప్ర మొదటి మొదటిలో అయితే నాకు చాలా కష్టం అనిపించింది చాలా మా మనం చేయలేం ఏమో అనిపించింది కానీ దానికి తగ్గట్టు మనం మంచి నీళ్ళు దాని మంచి నీళ్ళు మంచి దానికి తగ్గట్టు మనం ఇస్తే మనకు ఫలితం తప్పకుండా తప్పకుండా తప్పకుండా వస్తుంది మనకు దాని ప్రకారం నేను కూడా అలానే చేసాను నాకు ఫలితం వచ్చింది ఇంకొ ఇంకొక చాలా చాలా మంచి అనుభవం నేను తీసుకున్నాను